నేను నా తీరిక సమయంలో ఎక్కువ సేపు అయితే టీవీ చూస్తాను అంతే కాకుండా నేను నా ఫోన్లో నా మిత్రులకు అంటే నా దోస్తులకు ఫోన్ చేసి మాట్లాడతాను అప్పుడప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తాను కాలక్షేపం కోసం అదే విధంగా టీవీలో ఒక ఏదైనా కొత్త సినిమా వస్తే నేను ఖచ్చితంగా దాన్ని తప్పకుండా చూస్తాను ఇలా నేను నా ఖాళీ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతాను